హలో మనోజ్ హాయ్ హాయ్ ఎక్కడున్నావు అవునా ఏం చేస్తున్నావ్

అదే నీకు నిన్న చెప్పినుండే కదా ఇట్లా ఇంట్లో పెళ్ళుంది చెప్పినా కదా అదే గోల్డ్ కొనాలి ఏ షాప్ అయితే బాగుంటుంది నువ్వు ఇంతకుముందు తీసుకున్నావు కదా ఏ షాప్ అయితే బాగుంటాదంటావు మరి జూలరీ షాప్సు

ఏదైతే బెస్ట్ అంటావు మనకి తక్కువ రేట్లో మంచిగా గోల్డ్ వచ్చే షాప్ లలిత బాగుంటుందా ఎప్పుడు పోదాం మరి ఏందో తీసుకున్నాం కదా వస్తావా నువ్వు ఖాళీగనే ఉన్నావా సరే ఎప్పుడు పోదామంటావు మరి సర్లే ఈ ఈ ఇప్పుడు గోల్డ్ కాస్ట్ ఎంతుంది ఏమైనా ఐడియా ఉందా నీకు అవునా సర్లే మరి ఎప్పుడు పోదామంటావు సర్లే సర్లే అన్ని ఐటమ్స్ మంచిగా ఉంటాయా లలితాలా

నువ్వు ఏమేం తీసుకున్నావు అప్పుడు తీసుకున్నప్పుడు

అప్ అప్పుడు ఎంతుండే నువ్వు తీసుకున్నప్పుడు రేటు అదే అదే ఈ మధ్యనే బాగా పెరిగింది గోల్డ్ కాస్ట్ సరే బ్రో మరి రేపు తీసుకుందాం మరి వస్తావుగా ఓకే ఓకే మనోజ్ బాయ్